నమస్కారం సార్ ఆ అదే సార్ నా పేరు పావని ఏజ్ ట్వెంటీ ఇయర్స్ సార్ సార్ నాకు తరుచుగా వన్ మంత్ నుండి ఎక్కువగా కాళ్ళు పీకడం నీరసంగా అనిపిస్తుంది సార్ అన్నం అన్నం తిన బుద్ధి కావడం లేదు తిన్నా సరే అది అజీ జీర్ణం అవ్వడం లేదు సార్ ఎక్కువగా కాళ్ళు ఎక్కువగా కొద్దిసేపు నడిచినా సరే ఆయాసంలాగా వస్తుంది సార్ కొంచెం కొంచెం జ్వరం కూడా వస్తుంది సార్ ఏమి చేయమంటారు థర్టీ ఎయిట్ సార్ ట్వెంటీ వన్ ఉంటుంది సార్ అవును సార్ ఆకుకూరలే ఎక్కువగా తీసుకుంటాను సార్ ఆ చెప్పండి సార్

ఆ ఓకే సార్

ఓకే సార్ సరే సార్ ఓకే సార్ సరే సార్ ఓకే సార్ సరే సార్ అలాగే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ ఆ థ్యాంక్ యూ సార్